గత ఏడాది నవంబర్లో ట్విట్టర్ ముందస్తు నోటీసు లేకుండా వేలాది మంది ఉద్యోగులను తొలగించినప్పుడు ప్రపంచం ద్రిగ్బా దిగ్బ్రాంతికి చెందింది అయినప్పటికీ త్వరలో చాలా కంపెనీలు పెద్ద ఎత్తున తొలగింపులను చేపట్టి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కుటుంబాలకు జీవనోపాధి లేకుండా పోతున్నాయని వారికి తెలీదు ఎందుకంటే తొలగింపులు ఎప్పుడూ ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయవు మొత్తం కుటుంబాలను ప్రభావితం చేస్తాయి కాబట్టి గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ మెటా ఐబీఎం మరియు ఇతర టెక్ కంపెనీలు ఉద్యోగులను ఎడమ కుడి మరియు మధ్యలో తొలగించడం ప్రారంభించినప్పుడు ప్రజలు ఆందోళన చెందుతారు మరియు సమయం గడిచే కొద్ది పరిస్థితి మరింత దిగజారుతున్నట్లు అనిపించింది తదుపరి ఉత్తమ అవకాశం కోసం లక్షలాది మంది వ్యక్తులు లింక్డ్ఇన్ మరియు నౌక్రీ వంటి జాబ్ సెర్చ్ ప్లాట్ఫాములకు వెళ్ళారు ఫలితంగా టెక్ జాబ్ మార్కెట్ అత్యంత పోటీగా మారింది మరియు ఉద్యోగంలో చేరడం ఒక పనిగా మారింది